మనం ఎప్పుడైనా ఎవరితో అయినా వేరే భాషలో మాట్లాడాక తప్పని పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు దాని వలన మనపై మరియు ఆ పరిస్థితిపై కలిగిన ప్రభావం గమనించాల్సిన అవసరం ఉంది నేను ఒకసారి బహిరంగంగా జరిగిన వాదనల్లో పాల్గొనవలసి వచ్చింది ఆ సమయంలో నాకు కోపం వచ్చింది కానీ నేను సహనం కోల్పోకుండా సున్నితంగా స్పందించాను దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్య పోయారు ఒకరు నన్ను అప్రబంధంచంగా పోగిడారు మీరు కోపాన్ని కోపానికి లోనవ్వకుండా స్పందించిన తీరు చక్కగా ఉంది అన్నారు ఆ అనుభవం నాకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పింది మేము ఎవరితో ఎలా మాట్లాడుతున్నాము అది తాము ఎదుర్కొంటున్న పరిస్థితిని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవాలి ప్రస్తుత కాలంలో చాలామంది తమ భావోద్వేగాలను నియంత్రించలేకపోతున్నారు అలాంటి సమయాలల్లో నిశబ్దంగా ఉండటం లేదా సహనంతో ఉండటం సమస్యను తొందరగా పరిష్కరించేందుకు దోహదపడుతుంది అంతేకాకుండా ఇది మన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరిచే దిశగా ఉంటుంది ఈ అనుభవం నా వ్యక్తిత్వ జీవితంలోనే కాక విద్యాపరంగా కూడా నాకు ఉపయోగపడుతుంది టీచర్లు స్నేహితులతో సంభాషించే తీరులో మార్పు వచ్చింది ఇకపై ఏ సమస్య వస్తే ముందు ఆలోచించి ఆ తరువాతే స్పందించాలని అలవాటు ఏర్పడింది ఇది నాకు ఆత్మస్థైర్యం నియంత్రణ బాధ్యత వంటి విలువలను బోధించింది